మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రవాణా నాణ్యత చాలా బాగుందనే చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని ప్రాంతాల్లో రోడ్లనేవి సరిగ్గా లేకపోవడంతో వారి ప్రయాణం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అదీ రవాణా సమస్య అనాలో లేకపోతే రోడ్లు వేసే వారి సమస్య అనాలో తెలీదు కానీ దీనివల్ల రాష్ట్ర రవాణా కూడా కొంచెం అక్కడక్కడ దెబ్బతింటుందని నా భావన ఎందుకంటే రవాణా బాగా తిరగాలంటే గనక రోడ్లనేవి ఖచ్చితంగా మంచిగా ఉండాలి అదే అదే విధంగా ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయంటే వర్షానికి కొన్ని గోతులు పడిపోయి అలాగే కొన్ని చోట్ల అయితే నాణ్యతలేని రోడ్లు వేయడంతో దొ తొందరగా గోతులు పడిపోవడము సగం సగం రోడ్డు కొట్టుకుపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి దానివల్ల రవాణా సదుపాయాలు ఉన్నప్పటికీ సమయానికి వారు చేరుకోలేక వారి చేరుకోవాల్సిన సా ప్రదేశానికి సమయానికి వెళ్లలేక చాలామంది ప్రయాణికులు కానీ ప్రజలు కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందులో నేను కూడా ఒకణ్ణి కాబట్టి రాష్ట్రం ఈ రవాణా పరంగా అయితే కనుక వారు చూపించే నాణ్యత అనేది బాగానే ఉందని నా ఉద్దేశం ఎందుకంటే కొత్త బస్సులు వెయ్యడం లేకపోతే టికెట్లు అందించే విధానం లేకపోతే మనకి కస్టమర్ సర్వీసు అక్కడ సహాయ కేంద్రాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఉన్నాయని నా ఉద్దేశం ఇంకా భారతదేశం భారతదేశంలోకొచ్చేసరికి ప్రయాణమనేది అందుబాటులో ఉంటుందా అంటే ప్రతి పౌరుడికి అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్లాలో వారు అక్కడికి వెళ్ళటానికి వారు ఇష్టంగా వారి సొంతంగా నిర్ణయం తీసుకొని వారి ఎక్కడికైతే వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రదేశానికి తగిన టికెట్టు గానీ బస్సు అయితే బస్సు టికెట్టు ట్రైన్ అయితే ట్రైన్ టికెట్టు ఏరోప్లేనూ ఇంకా ఫ్లైట్ అయితే కనుక దానికి సంబంధించిన టికెట్లు తీసుకుని వారి చేరవలసిన గమ్యానికి ప్రయాణం చేయడమనేది జరుగుతుంది అలాగే ఎవ్ ఎవరికో వారికి బడ్జెట్ లేకపోతే తప్ప అంటే డబ్బులు లేని వారికి తప్ప డబ్బులంటే మరీ టికెట్టు కొనుక్కోలు చేయలేని పరిస్థితిలో ఉన్నవారికి తప్ప మిగతా వారందరికీ కూడా ఈ ప్రయాణమనేది అందుబాటులో ఉంటుందని నేను అనుకుంటున్నాను భారతదేశంలో అయితే చాలా ప్ర చాలా మంది ప్రజలు రకరకాల ప్రదేశాలని సందర్శించడానికి రకరకాల ప్రదేశాలకు ప్రయత్న్ ప్రయాణం చేయడమనేది చాలా సహజంగా జరుగుతుంది దాన్ని ఏమంటారు టూరిజమని కానీ లేకపోతే అలా తిరిగి ప్రయాణం ప్రయాణించడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ వారు భారత దేశంలో ప్రయాణం అనేది ఒకా మంచి అందుబాటులో ఉన్న అంశంగా వారు భావిస్తారు